హలో ఆ భయ్యా రేపు నాకు ఫ్లైట్ ఉంది టెన్ ఓ క్లాక్కి త్రీ అవర్స్ ముందు నేను చెక్కింగ్ చెయ్యాలి సో మనకి ఇక్కడ నుంచి జర్నీ ఎంతసేపు పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వన్ అవర్ పడితే కనుక మనం అరౌండ్ సిక్స్కి బయలుదేరి పోతే మన సెవెన్ కల్లా రీచ్ అయిపోవచ్చు సో నువ్వు నా అపార్ట్మెంట్ అడ్రస్ అని తెలుసు కదా అది చూసుకొని నాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా నువ్వు ఇక్కడ ఇన్ టైమ్ వచ్చేయాలి లేట్ చేయకు ఓకేనా థ్యాంక్యూ